భారతీయ సమాజంలో మతం యొక్క పాత్ర ఏమిటంటే మన భారతదేశంలో మొత్తం సెక్యులర్ కంట్రీ అంటే అన్ని మతాల వాళ్ళు నివసిస్తారు మనం ఒక మతానికి ప్రయార్టి ఇచ్చి ఇంకో మతానికి ప్రియార్టీ ఇవ్వకుండా లేమండి మనం మన భారతదేశంలో హిందువులు క్రైస్తవులు ముస్లిం సోదర్లు బుద్ధస్ట్ సిక్కులు జైనులు ఇలా అన్ని మతాల వాళ్ళు కలిసి ఉన్నారండి ఇతర మతాలతో నాకు ఏమనిపించిందంటే అన్ని అ అన్ని మతాలు మనకు ధర్మం గురించి చెప్తాయి ఏ మతంలో అధర్మాన్ని గురించి చెప్పదు అన్ని మతాల్లో ఇతరులకి సహాయం చేయడి కర్మ కర్మ ఫలితాలు చనిపోయిన తర్వాత ఇంకో ఇంకోక జన్మ ఉంటుంది అలా అన్ని అన్ని మతాలు చెప్పినాయండి మనము ఇతర దేశాలతో పోలిస్తే మనం మన దేశం ఒకటే అన్ని మతాలున కలిసి ఉన్నాం ప్రతి పండగ అందరం కలిసి చేసుకుంటామండి క్రిస్టియన్స్ క్రిస్మస్ వచ్చినప్పుడు ఇతర ఇండ్లకి ఫుడ్ పంపిస్తారు అలాగే హిందువులు చేస్తారు అలాగే ముస్లిమ్స్ ఇస్తారు ఇలా ప్రతి దాంట్లో మనం కలిసి ఉండాలండి ఈ సెక్యులరిజం అనేది చాలా మంచిది భారతదేశంలో ఇలాగే కొనసాగాాలనుకుంటున్నాను మన ఫ్యూచర్ జనరేషన్కి